హలో చెప్పండి మేడం

అవును ఓకే మేడం వస్తాను మేడం షేరింగా మీకు ఇంకేది షేరింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అట్లుంటుంది ఎంగేజ్ అయితే తౌజండ్ అట్ట పడుతుంది మేడం లేదు మేడం పడదు అదే షేరింగ్ అయితేనే ఫైవ్ హండ్రెడు అట్లా పడదు మేడం అంతగా తక్కువ పడవు అదే మేడం అదే నేను చెప్పేది అదే మేడం షేరింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీకు అదే నేను చెప్పేదదే అదే ఇంకేంటయితే ఇంకో హండ్రెడ్ ఇస్తారా సరే మేడం సెవెన్ హండ్రెడ్ చేస్కోండి మరి షేరింగ్ సరేనా అవును మేడం అదే మేడం నేను చెప్పిందే కదా అదే తగ్గిచ్చినాయి కదా నేను త్రీ హండ్రెడ్ తగ్గిచ్చినా కదా తగ్గదిక

సరే ఇవ్వి ఫాట్టీ కిలోమీటర్స్ అట్లా వస్తాయి

మీరు ఉండే ఎంగేజే పోతారా షేరింగ్ చేస్తారా చెప్పండి ఫస్టు ఎంగేజే కావాల్నా ఎంగేజ్ అయితే సెవెన్ హండ్రెడ్కు తక్కువ ఉండదు మేడం తగ్గవుది రాదు బాగుంటాయి మేడం చూపిస్తా అవి కూడా

మాకు తీస్క్ తీస్కెళ్తా మేడం తీస్కెళ్తా మేడం దగ్గర టెంపుల్సు పార్క్ గిట్లేమన్నా ఉంటే తీస్కెళ్తా చూపిస్తా మేడం ఓకే వస్తా అండి

ఓకే అది